న్యాచురల్ స్టార్ నాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ స్టార్ కృష్ణా రెబల్ స్టార్ కృష్ణం రాజు యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ విక్టరి వెంకటేష్ ప్రిన్స్ మహేష్ బాబు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ యంగ్ టైగర్ ఎన్టిఆర్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు తలైవా రజినీ కాంత్ విజయ్ సేతుపతి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నట రత్న బాలకృష్ణ న్యాచురల్ స్టార్ నాని ప్రిన్స్ మహేష్ బాబు విజయ్ సేతుపతి